మా ఊరిలో అనేక రకాల నీటి వనరులు ఉన్నాయి మా ఊరు గోదావరి నది ఒడ్డున ఉంది గోదావరి నది భారత దేశంలోని అతి పెద్ద నదులలో ఒకటి ఇది నా ఊరికి మంచి నీటిని ప్రధాన వనరుగా అందిస్తుంది మా ఊరిలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి ఆ సరస్సులు కూడా వర్షపు నీటిని నిల్వ చేస్తాయి మా ఊరిలో అనేక భూగర్భజల ఊటలు ఉన్నాయి ఈ ఊటలు తాగు నీటికి ఇంకా వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఈ నీటి వనరులన్నీ ఏడాది పొడువునా మాకు అందుబాటులో ఉండవు వర్షాకాలంలో ఈ వనరులు పుష్కలంగా ఉంటాయి కానీ వేసవిలో అవి కొంచెం ఎండిపోతాయి నా ఊరిలో నీటి వనరులను నిర్వహించడానికి జల వనరుల మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది మంత్రిత్వ శాఖ నీటి వనరులను రక్షించడానికి ఇంకా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుంది